హలో డ్రైవర్ గారు నా పేరు రోహన్ అండి నేను ఇక్కడ గజబిద్ నగరంలో ఉన్న గజబిద్ నగరంలో సీతారామరాజు వీధి అవునండి నేను రేపు మార్నింగు నేను నా కుటుంబ సభ్యులు కలిసి వైజాగ్ ఎయిర్ పోర్ట్ వెళ్ళడం కోసం మీ టాక్సీ బుక్ చేసుకున్నాం అండి అదే మీరు ఏ టైంకి వస్తారు ఏంటి మరి మమ్మల్ని ఏ టైం తీసుకెళ్తారు అని అడగడం కోసం మీకు కాల్ చేశానండి అవునండి ఉదయం నేను ఎనిమిదినర్రకి ఎయిర్పోర్ట్లో ఉండాలి అండి తొమ్మిది గంటలకు ఫ్లైట్ ఉంది ఎనిమిదినర్రకి ఉండాలి అండి మీరు ఐదు గంటలకు వస్తారా అండి సరే అండి ఐదు గంటలకి వచ్చేస్తే నేను వెళ్తాను ఇప్పుడు మీరు వస్తే మేము ఫ్యామిలీ కుటుంబం అందరం కలిసి బయలు దేరుతాము మమ్మల్ని డ్రాప్ చేసిన తర్వాత మీరు వెళ్ళిపోదురుగాని అక్కడికి వెళ్ళి పోతామా అండి ఎనిమిదినర్రకి సరే అండి అయితే ఓకే అండి ఉంటానండి